విశాఖపట్నం జిల్లాలో అన్ని రకాల ప్రజలు బతకడానికి వీలుగా అనువుగా ఉంటుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది బీచ్ సమీపంలో ఉండడం వల్ల క్లైమేట్ కూడా ఎప్పుడు నిత్యం చల్లగా ఉంటుంది అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎఫ్ర్డ్ఏబుల్ ప్రైస్లోనే మనకి వన్ బీఎచ్కే టూ బీఎచ్కె ఇళ్ళు రెంట్లకి గట్రా దొరకడం జరుగుతుంది చిన్న ఇంటిని చూసుకుంటే చాలా తక్కువ రీజనబుల్ రేట్స్లో కూడా ఉంటాయి అలాగే మనము ఉన్న లొకాలిటీని బట్టి మళ్ళీ పోష్ ఏరియాకి వెళ్ళిపోతే దానికి తగ్గట్టు కాస్ట్ పెరుగుతుంది అలాగే మన స్లమ్ ఏరియాస్ కానీ వీక్ ఏరియాస్ ఇంక కాలనీ ఏరియాస్లోకి వస్తే రేటు కూడా అలాగే తక్కువలోనే ఉంటుంది మనము ఏవిధంగా ఉండాలనుకుంటున్నాము మన రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని బట్టి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ తోనే హ్యాపీగా ఉండడానికి బతకడానికి చాలా అనువైన ప్రదేశం నేను అయితే విశాఖపట్నంలో ఉండటానికి చాలా గర్వంగా ఉంటుంది మీకందరికీ కూడా ఉండటానికి బాగుంటుంది